హలో నమస్తే అండి ప్రగతి విద్యా మందిర్ హై స్కూల్ అండి చెప్పండి

ఒకళ్ళు ఫిఫ్త్ ఒకరు ఫోర్తా అండి సరే సరే అండి ఫీజ్ వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ పాపనా బాబా ఫిఫ్త్ క్లాస్ పాపకైతే సిక్స్టీ తౌజండ్లో ఉన్నాయి అంటే బుక్స్ అవన్నీ యూనిఫామ్ అవన్నీ మేమే ఇస్తాం అనమాట మొత్తం దాంతోటే ఫోర్త్ క్లాసా ఇంకో పాప ఫోర్త్ క్లాస్కి ఫార్టీ తౌజండ్ అండి అవును ఏం లేదండి చదివించడంతో పాటు చదివీయడంతో పాటు మేము పిల్లలకు గేమ్స్ ఆడిపీయడము అదర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ అన్నీ కాండక్ట్ చేస్తాం మేము పిల్లలకి ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్తాము డ్యాన్స్ లేదండి క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము ఎవ్రీ సాటర్డే క్విజ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము ఇంకా చెస్ కూడా పెడుతుంటాము ఎవ్రీ సాటర్డే ఎనీ ఎనీ ఒక గేమ్ అండి మధ్యాహ్నం నుంచి గేమ్స్ అనమాట ఎవ్రీ సాటర్డే అలాగా లేదండి అది మీరు స్పెషల్ క్లాస్ తీసుకోవాలి

లేదులెండి మా దగ్గర అవి అవైలబుల్ లేవండి మేము ఓన్లీ జస్ట్ స్టడీస్ గేమ్స్ వరకే ప్రయారిటీ ఇస్తాం అంతే అట్లా చూడండి ఒకసారి మాకు ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయండి ఇప్పటికీ ఫిఫ్త్ బ్రాంచ్ కూడా స్టార్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నాము స్టార్ట్ చేస్తాం త్వరలో చూడండి మీ పిల్లలకు భవిషత్తు చూసుకోండి స్టడీస్ అయితే బాగుంటాయి మీ పిల్లలకి స్టడీసే ముఖ్యం కదా ఫస్టు స్టడీస్ బాగుంటుంది ఓకే ఓకే అండి తప్పకుండా రండి తప్పకుండా